సరిమ్మా పిల్లవాడికి మార్కులు తక్కువ వచ్చాయి కదా రాజ్ కుమారు

అదే అదే

మీరు రోజూ ట్యూషన్ చెప్తున్నారు అలా ఎలా వచ్చాయి మరి

చూడలేదా మరి ఇలా ఎలా యూనిట్ టెస్ట్ రాశారు హాఫ్ ఇయర్లీ యాన్యువల్లీ ఎలా మరి మీరు కరెక్టుగా చెప్పటంలేదా మరి

మరి మంచిగానే చదువుతాడు కదండి మావాడు

మరి అంతకు ముందు అవునా అది మీరు ఫస్టే తీసుకుంటే అయిపొందును కదా ఇప్పుడు ఫెయిల్ అయ్యాక చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్కి ఎలా మరి మళ్ళీ వచ్చే ఎగ్జామ్స్ వరకు మళ్ళీ మరిచిపోతే ఎలా అని మీరేమో ఫీజు కరెక్ట్ కట్టమని టైంకు ఫోన్ చేస్తారు

ఇప్పుడు మాకు ఫోన్లైతే వస్తయి కదా ఫీజు కట్టమని

అదే ఇప్పుడు చదువురాని వాడేమో మంచి పాస్లో ఉన్నాడు చదువు వచ్చిన వాడేమో ఫెయిల్ అయ్యాడు

స్టడీ అవర్ ఎంతసేపు పెడతారు

అవునా అదే మరీ తక్కువ వచ్చాయంటే మాక్కూడా బాధ అనిపిస్తుంది కదండి మేము లక్షలు ఫీజు కడుతున్నాం ఏడుస్తున్నాడు వాడు ఇంటికాడ ఏడుస్తున్నాడు అదే మరి ఫెయిల్ అయ్యాడు మరి తక్కువ వచ్చాయి అన్నాక మరి మీకు కాల్ చేస్తున్నాం మరి ఎందుకయింది అవునా సరే అండి ఓకే మరి